పెళ్లిళ్ళు పెద్దపెద్ద ఫంక్షన్లో చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువగా ఖర్చు అవుతుంది బంధువులు వస్తారు వాళ్ళ స్నానానికి ఇంట్లో వంటలకి బయట భోజనాలు వాళ్ళ ఏర్పాటు చేయడానికి ఇంకా బాత్రూంలు అట్లా వాళ్ళు వెళ్లడానికి ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మనం రోజు ప్రతిరోజు వచ్చే నీళ్ళు వాటరు తొట్టుల్లో డ్రమ్ముల్లో పట్టుకుంటే చాలదు పెళ్ళంటే రెండు మూడు రోజులు చాలామంది బంధువులు ఉంటారు కాబట్టి మున్సిపాలిటీ నుంచి వాటర్ ట్యాంకులు మనము ఎంత ఒక ట్యాంకుకి కావాలా అని తీసుకోవడం మనం స్టాక్ అలాగే పెట్టుకొని ఆ ట్రాక్టర్లో వాటర్ ట్యాంకు అట్లా పట్టుకొని పెట్టుకొని డ్రమ్ముల్లో పట్టి పెట్టుకొని వాడుకోవచ్చు లేకపోతే మా వీధిలో లాస్ట్లో మోటర్ వేసి నీళ్ళు వచ్చే మోటరే ఒకటి రోజు వచ్చేది ఉంటుంది అప్పుడు ఆ ఆయన్ని ఆ నీళ్ళు వదిలే ఆయనను పోయి అన్న నీళ్ళు కావాలా ఇలాగా మాకు ఈ రోజంతా ఒక నాలుగు గంటల సేపు వదిలినారంటే మాకి ఇంటికి ఇలా కార్యం ఉంది కాబట్టి ఖర్చులకి మాకి ఎక్కువగా నీళ్ళు ఖర్చు అవుతుంది కావాలి అని అడిగినప్పుడు ఆయన ఒక మంచికి చెడ్డకి వాళ్ళు ఎక్కువగా ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఇలాగ ఫంక్షన్లో మంచి ఫంక్షన్లో పెళ్ళిళల్లో వేరే కార్యక్రమాల్లో ఆయన బీగాలు ఇచ్చినప్పుడు మేము మోటార్ వేసుకుని ఆ నీళ్ళు డ్రమ్ములకి పట్టుకొని వాడుకొని పెట్టుకుంటాము అట్లా మోటర్ పేలినప్పుడు వాటర్ ట్యాంక్ నుంచి మున్సిపల్ ల్యాబ్ నుంచి తెప్పించి మున్సిపల్ ఆఫీస్ నుండి తెప్పించి పెట్టుకుంటాము బంధువులు వచ్చినప్పుడు వాళ్ళ అందరిని స్నానం చేయమనాలి తర్వాత పెళ్ళిళ్ళు అంటే మంగళ స్నానాలు చేయడము చిన్న పిల్లలు పెద్దలు రెడీ అవ్వడము వాళ్ళు బాత్రూంకి వెళ్ళడానికి వాళ్ళకి కొంచెం నీళ్ళు ఎక్కువ ఖర్చు అవుతుంది ఇబ్బంది పడకుండా సరే ఇలాగా వచ్చినాము ఇబ్బందిగా ఏంది ఇది అనకుండా నీళ్ళు ముఖ్యమైనది నీళ్ళు ఫస్ట్ వాళ్ళు తనిగా తాగడానికి కూడా మంచినీళ్ళు క్యానల్లో తీసుకుని తాగడానికి వాటర్ క్యాన్లు ఒక పది ఇరవై క్యాన్లు పెట్టుకుంటే కూడా మనకి అందుబాటులో ఉంటుంది వాళ్ళకి ఏదైనా జ్యూసులాగా చేసి ఇవ్వడము ఇంకేదన్నా నిమ్మరసం అట్టాంటివి చేసి ఇచ్చేదానికి ఆ జూసులాగా కూడా పనికొస్తాయి అలాగే వాళ్ళు నీళ్ళు సదుపాయాలు మనకి ఎక్కువగా ఉంటే ఎక్కువ పరిమాణంలో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే తాగడానికి వంటలకి భోజనాలకి మరి అన్నం పెట్టేటప్పుడు అయితే ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు వాళ్ళకి గ్లాసులు కానల్లో పట్టేసి నీళ్ళు అందరికీ ఇవ్వాల హ్యాండ్ వాష్ చేసుకోవడానికి నీళ్ళు ఇవ్వాల కాబట్టి వంటలకయితే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది అంతమంది బంధువులు వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ ఖర్చు అవుతుంది కాబట్టి ఇలాగ వాటర్ ట్యాంకులు తెప్పించుకుని స్టాక్ పెట్టుకోవచ్చు మనం మన వీధిలో మోటర్ ఉంటే మామూలుగా కుళాయి నీళ్ళల్లో ఆ మోటర్ వేసుకొని నీళ్ళు అడిగి పెట్టుకొని స్టాక్ సదుపాయంగా పెట్టుకున్నప్పుడు ఈ ఫంక్షన్లు ఇలాంటి వంతా నిండుగా మంచిగా వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్గా జరుగుతుంది కాబట్టి నీళ్ళు అనేది మనకి ముఖ్యమైనది కాబట్టి ఆవిధంగా కొంత పరిమాణంలో ఎక్కువ కావాలనుకున్నప్పుడు మినిమమ్ కొంతవరకు నీరు ఆదా చేసుకొని మనం తెచ్చుకొని వాడుకొని ఆ కార్యక్రమాలు అనేవి మంచిగా సంతోషంగా హ్యాపీగా చేసుకొని పూర్తి చేయవచ్చనేసి మా నమ్మకం అలాగే మేమెప్పుడు కానీ నీళ్ళకి ఇబ్బంది లేకుండా నీళ్ళ సదుపాయాలు ఎక్కువగా ట్యాంకీల ద్వారా మోటార్ ద్వారా వేయించుకొని డ్రమ్ములకి అన్నింటికి బాగా ఎక్కువగా పట్టుకుని వాటి ద్వారా మేము నీళ్ళలో నీళ్ళని పెళ్ళిళ్ళకి వేరే ఇతర ఫంక్షన్లకి ఎక్కువగా వాడుకునే దానికి ఉపయోగిస్తాము